హలో ట్రావెల్ ఏజెంటా అండి గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ మేము పక్క రాష్ట్రం నుండి తెలంగాణలో ప్ర చుట్టు పక్కల ప్రదేశాలను చూడడానికి అని వచ్చినాము అవును మ్యాడమ్ ఆంధ్రప్రదేశ్ అవును మ్యాడమ్ మేము ఇక్కడికి వచ్చాక మాకు కొన్ని అవసరాలు అత్యవసరాలు ఉంటాయి కదా మ్యాడమ్ హాస్పిటాలిటీ అలాంటివి ఉంటాయి కదా అవి ప్రా అంటే ప్రోపర్గా ఉన్నాయో లేవో మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావలి మేము మేము చూడాలి అనుకున్న ప్రదేశాలు అంటే ఆ హైదరాబాద్లోని గోల్కొ ఓకే

ఓకే మ్యాడమ్ మీ ఆఫీస్ ఎక్కడ కొంచెం చెప్పగలరా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ రేపు వస్తాం ఓకే మ్యాడమ్ మేము మేము వస్తాం మ్యాడమ్ ఫైవ్ థర్టీ

నో మ్యాడమ్